బైసైకిల్ బస్ అంబులెన్స్ బోట్ ఎయిరోప్లేన్ ట్యాక్సీ ఆటోరిక్షా హెలికాప్టర్ పోలీస్ కార్ ట్రాక్టర్ ట్రైన్ ఆటో లారీ కార్ మోటార్సైకిల్ స్కూటీ వ్యాన్ ట్రక్ మోటార్ బైసైకిల్ బ్యార కన్వెర్టబుల్ ఎయిరోప్లేన్ రాకెట్ లారీ జీప్